తెలుగు భాషను భారతదేశపు హిన్ అధికార భాష అయిన హిందీతో పోలిస్తే హిందీ అంటే ఇప్పుడు దేశం మొత్తంలో మాట్లాడతారు కాబట్టి ఎక్కడికెళ్ళినా హిందీలో మాట్లాడే అవకాశం ఉంటుంది అదే మనం ద ఈ దేశంలోనే వేరే స్టేట్స్కి వెళ్ళినప్పుడు మనం తెలుగు మాట్లాడినప్పుడు వాళ్ళకి మన భాష అర్థం కానప్పుడు ఇబ్బందిగా ఉంటది కాబట్టి తెలుగు మన రాష్ట్రంలోనే బాగుంటుంది అండ్ తెలుగు అనేది తెలుగు భాషల్లో తెలుగు రాష్ట్రాల్లో చాలా చరిత్ర ఉన్నది హిందీ కూడా చాలా చరిత్ర ఉంది అండ్ హిందీనే ఎక్కువగా వాడుతారు కాబట్టి హిందీ బెటర్ లాంగ్వేజ్